మనకు పల్లెట్టు పల్లెటూరిలో చాలా ఆటలు బాగా ఉంటాయి అవి తెలివి తేటలు బాగా పెరుగుతూ ఉంటాయి ఈ ఆటలు ఆడటానికి జీవితంలో ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి ఉపయోగపడేదే కాకుండా మనకు సామాజికంగా మనకు ఎంతో ఉపయోగపడతాయి కొన్ని కొన్ని చాలా జీవితంలో సత్యాలు నేర్పుతాయి ఇవి నేర్పడం వల్ల జీవితంలో మార్పులు ఏర్పడతాయి ఈ ఆటలు ఆడటానికి పల్లెటూరులో మంచి మంచి మంచి మంచి ఆటలు ఉన్నాయి అవి పరుగు పందాలు కానీ కోడి పందాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి